నేను నా వంటకంలో వాడిన అత్యంత అరుదైన అనుదీక్షపు పదార్ధం ఏంటి అంటే ఉప్పు నూనె ఉప్పు లేనిదే వంట కాదు నూనె పోయ్యనిదే వంట కాదు ఉప్పు లేనిదే రుచి లేదు నూనె లేనిదే వంట కాదు ప్రతి ఒక్కదాంట్లో నూనె పోయాల్సిందే ప్రతి ఒక్కదాంట్లో ఉప్పు వేయాల్సిందే ఉప్పు వేస్తేనే రుచికరం నూనె వేస్తేనే వంటకం ఉప్పు నూనె లేనిది ఏ వంటకం చేయలేము వంటకాలు చాలా పదార్థాలు ఉంటాయి మనకు తెలియనివి తెలిసినవి చాలా ఉంటాయి మనం రోజు తినే వాటిలో మనం మన హెల్త్ మన ఆరోగ్యం గురించి ప్రతి ఒక్క దాని గురించి మనకంటు మనం ఏ దశలో తీసుకోవాలనో ఆ దశలో తీసుకోవాలి ఏ మాత్రం తినాలో ఆ మాత్రమే తినాలి ఏ పద్దతిలో వండుకోవాలో ఆ పద్దతిలో వండుకోవాలి ఉప్పు లేనిదే రుచి లేదు నూనె లేనిదే వంటకం లేదు ఇవి రెండిటిని మించి ఏది లేదు కారం లేకపోతే ఆ ఆ మిర్ మిరపకాయ వేసుకుంటాం మిరపకాయ లేకపోతే ఎండు మిర్చి వేసుకుంటాం ఎలాగోలాగా చేసుకుంటాము అల్లం లేకపోయినా చేయచ్చు మసాలా లేకపోయినా చేయచ్చు ఉప్పు లేకుంటే కూర ఉండదు నూనె లేకుంటే కూర కాదు